హలో చెప్పండి ట్రావల్ ఏజెంట్ని మాట్లాడుతున్నానండి చెప్పండి వెహికల్ ఉందండి మీకే వెహికల్ కావాలి మనకాడ స్విఫ్ట్ డిజైర్ ఉంది తుఫాన్ ఉంది అలానే ఇన్నోవా క్రెటా ఎర్టిగా కార్ కూడా అవైలబుల్ ఉందండి న్యూలీ తుఫానా ఎంత మంది వస్తారండి ఫైవ్ మెం ఫైవ్ మెంబర్సా ఎన్ని వన్ డే రోజేన వన్ డే అన్నారా ఓకే అండి నేను మీతోటి ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డే మీతోనే ఉంటానండి ఇప్పుడు మీకు తుఫాన్ అయితే బుకింగ్ చేసుకోవాలండి ఇప్పుడు చార్జెస్ పడ్డాయి తుఫాన్కి అరౌండ్ త్రీ టూ ఫైవ్ తౌ త్రీ టూ ఫోర్ తౌజండ్ ఉందండి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ప్రైజ్ ఎక్కువ అండి త్రీ టూ ఫోర్ తౌజండ్ ఫోర్ తౌజండ్ అయితే కంపల్సరీ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ మీతోనే ఉంటా వీకెండ్ అయితే ఖచ్చితంగా ఛార్జెస్ ఎక్కువుంటాయండి ఇప్పుడు నార్మల్ డేస్లో నార్మల్ డేస్లో ఇప్పుడు త్రీ తౌజండ్ ఫోర్ తౌజండ్ చెప్పినా కదండి ఇప్పుడు వీక్ డేస్ అయితే ఇప్పుడు మళ్ళీ సీజన్ కాబట్టి అరౌండ్ ఫైవ్ తౌజండ్ దాకా అవుతుందండి మీరు వీక్ డేస్ అయితే ఫైవ్ తౌజండ్ అవుతుందండి ఛార్జెస్ అంటే ఇప్పుడు వీక్ డేస్ కదా అండి మళ్ళీ సీజన్ నడుస్తుంది అందరికి హాలిడేస్ ఉన్నాయి చాలా మంది తిరగాలనుకుంటున్నారు ఇప్పుడు ఫైవ్ తౌజండ్ అన్నదట మీకు ఫోర్ ఎయిట్కి లాస్ట్ వస్తుందండి ఓకే అండి మీరు అనలేదు మరి ఇప్పుడే మీరు పేమెంట్ చేస్తా అంటే ఫోర్ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండి మన కార్కి ఏమైనా డ్యామేజ్ అయినా ఏదైనా కొంచెం ప్రొటెక్షన్కి ఏమన్నా మనీ ముందే కొంచెం పే చేయాల్సి ఉంటుందండి ఒక తౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదండి ఇప్పుడు మీరు ఇచ్చిన ఎమౌంట్లో ఒకవేళ ఇప్పుడు మీ ఏది టెంపుల్ అనుకుంటున్నారండి ఓకే అండి వీటికైతే ఓకే అండి మాది పెట్రోల్ ఓకే అండి త్యాంక్ యూ